మీకు తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా మరియు మీరు వారితో సమానంగా లేదా భిన్నంగా ఎలా ఉన్నారు నాకు ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు మా ఇంట్లో నేనే పెద్దదాన్ని నేను వారి కన్నా చాలా భిన్నంగా ఉన్నాను వాళ్ళకి ఏ సమస్య వచ్చినా చూసుకోవాలి మా మా మా మా తమ్ముడు ఇప్పుడు ఏ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు మా చెల్లి సిక్స్త్ క్లాస్ చదువుతుంది వాళ్ళిద్దరితో పోలిస్తే నేను పెద్దదాన్ని కాబట్టి చాలా బాధ్యతలు నా పైన ఉంటాయి కాబట్టి వాళ్ళని నేనే చూసుకోవాలి వాళ్ళని సమానంగా మా ఇంట్లో మా ముగ్గురిని సమానంగా చూసుకుంటారు ఎలాంటి భేదాలు లేకుండా మేము ఏది అడిగినా వాళ్ళు ఇస్తారు మా చెల్లి సిక్స్త్ క్లాస్ ఊర్లోనే ఉంటుంది మా తమ్ముడు ఇక్కడే సిటీలో ఉంటాడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు నాతో పోలిస్తే వాళ్ళిద్దరూ చదువులో చాలా బాగా ఉంటారు క్రమశిక్షణతో కూడా ఉంటారు నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది బట్ నాకు వేరే దానిపైన ఇంట్రెస్ట్ ఉంది లైక్ బిజినెస్ స్టార్ట్అప్స్ ఏదైనా నాతో పోలిస్తే నా చెల్లి నా తమ్ముడే చాలా బాగా చదువుతారు మా మమ్మీ మా డాడీ వాళ్ళు ఫార్మర్స్ కాబట్టి నేను వాళ్ళకి చాలా